నేను ఆన్లైన్ మూల్యంగా కొనుగోలు చేసిన విషయం ఏమి అంటే ప్యాంట్ ప్రతి ఒక్కరు కొంచెం నువ్వు స్టైల్గా కనపడాలని నన్ను ప్యాంట్ను కొనుగోలు చేయమన్నారు సరే ఎలా ఉంటుందో చూద్దామని నేను ఆ ప్యాంటుని ఆన్లైన్ మూల్యాన కొనుగోలు చేశాను కానీ కొనప్పుడే దాని మీద నాకు ఎక్కువగా చెడుగా అనిపించింది ఎందుకంటే ఆ ప్యాంటు వచ్చేటప్పుడే ఎక్కువ చినిగినట్టు ఎక్కువగా డామేజ్ అయినట్టు నాకు అనిపించింది అంతే కాకుండా దాన్ని వేసుకున్న తర్వాత ఎక్కువ బిగుసుకున్నట్టు అనిపించడం వల్ల గాలి పో పోనివ్వకుండా ఉన్నట్టు ఉంది అంతే కాకుండా నేను అడిగిన విధానం ఒకటి అయినట్టయితే వాళ్ళు పంపించిన విధానం ఇంకొకటి నేను ముప్పై రెండు అలా అడిగినట్టయితే వాళ్ళు ముప్పై నాలుగు పంపించినారు సైజ్ అంతే కాకుండా ఎక్కువగా నా టైట్గా ఉండడం నేను అడిగింది ముప్పై ఆరు కానీ వాళ్ళు పంపించింది వచ్చేసి ముప్పై ఒకటి ఎక్కువ టైట్గా ఉండడం వల్ల గాలి ఆడడం లేదు అంతే కాకుండా ప్యాంటు యొక్క ఎక్కువ డామేజ్ అవ్వడం వల్ల నేను కొనుగోలు చేసిన దాంట్లో ఇది ఎక్కువగా నాకు నచ్చకుండా పోయింది అంతే కాకుండా నా యొక్క డబ్బు దీని మీద ఎందుకు రా పెట్టాను అన్నట్లు అనిపించింది అంతే కాకుండా ప్యాంటు నేను చెప్పుకున్నంతగా అంత అందంగా లేదు అంతే కాకుండా దానిని నేను ఉపయోగించకుండా చివరికి అలాగే ఎత్తి పెట్టేశాను అంతే కాకుండా వేరే ఎవరైనా నా మిత్రులు ఎవరైనా ఉండి ఉంటే మిత్రులకు ఇద్దామని అలోచించి పెట్టాను ఇప్పుడు రేపు నా మిత్రుడు వచ్చిన తర్వాత నా మిత్రుడికి ఆ ప్యాంటు ఇవ్వాలనుకుంటున్నాను కానీ చివరిదాకా నేను కొనుగోలు చేసి వాటిని వేసుకుందాం అనుకున్నట్టయితే ప్యాంటుని వేయలేకపోయాను ఎందుకంటే అది నేను అనుకున్న విషయంగా అనుకున్నంతగా నాకి రాలేదు అందుచోట నాకు అది ఎక్కువగా నచ్చకుండా పోయింది ఒక చెడుగా అనిపించింది ఎందుకు వాళ్ళు ఇంతగా ఇలా పంపించారో నాకు అర్ధం కావడం లేదు అంతే కాకుండా నేను ఎంతో ఆశతో ఆ ప్యాంటుని వేసి చూశాము బాగుంటుంది అనడానికి నేను కొనుగోలు చేశాను కానీ నేను అనుకున్న విధంగా ఆ యొక్క ప్యాంటు నాకి రాలేదు అంతే కాకుండా ఎక్కువ నా టైట్గా ఉండడం వల్ల దానిలో గాలి రాకుండా అంతే కాకుండా అక్కడ అక్కడ చినిగడం వల్ల నేను అనుకున్న విధంగా ఆ ప్యాంట్ లేదు అందువల్ల దానిని నేను వేయలేక చివరికి నా మిత్రుడు ఎవరో అడిగినట్టయితే వా తనకి ఇస్తామని నేను అనుకుంటున్నాను అంతే కాకుండా అటువంటి ప్యాంటును నా మిత్రుడికి ఇవ్వడానికి కూడా నాకి మనసు ఒప్పట్లేదు ఎందుకంటే ఒక మంచి వస్తువును ఇతరులకు ఇవ్వడానికి అంటే మనసు వస్తుంది కానీ ఇలాంటి బాగలేని విషయాన్ని ఎలా ఇవ్వాలని చూడడం లేదు అందుకు చివరికి అది అలాగే ఎత్తి పెట్టాను ఎందుకు ఇలా పంపిస్తానో నాకు అర్ధమవ్వడం లేదు కానీ నేను కొనుగోలు చేసిన దాంట్లో నాకు నచ్చని విషయమంటే ఈ యొక్క ప్యాంట్ఏ ఎందుకు ఇలా చేసానో నాకు అర్ధం కాలేదు నేను అనుకున్న విషయం ఒకటి వచ్చిన విషయం ఒకటి ఇలా నేను ఆర్డర్ చేసి నాకు నచ్చని విషయమంటే ఈ ప్యాంట్దా